మా ఇంట్లో ఎవరికైనా జలుబు చేస్తే కనుక మా అమ్మగారు మిరియాల చారు పెడతారనమాట మిరియాలు వేసిన చారు పెట్టి తాగితే జలుబు తగ్గుతుందని వేడి చేసి అలాగే ఒకవేళ కనుక వేడి చేసి అలాగే ఒకవేళ కనుక వేడి చేసి ఆ జలుబు కూడా ఒకసారి వస్తూ ఉంటుంది వర్షాకాలంలో అలాంటప్పుడు వారికి చలవ చేయడానికి సగ్గు జావా సగ్గుబియ్యంతో కాచిన జావ లాంటివి ఇస్తూ ఉంటాం అనమాట అలాగే మరి పరమాన్నం చేసి దాంట్లో మిరియాలు వేసి తింటం తినిపిస్తే జలుబు తగ్గుతుంది అని చెప్పి మా అమ్మగారు అలా చేసేవారు అలాగే ఇంకా ఐరన్ లోపం ఉన్న ఆడవాళ్ళకి అలాంటప్పుడు నువ్వులతో చేసిన ఉండలు నువ్వులు బెల్లం కలిపి దంచి ఉండలుగా చేస్తారు అనమాట వాటిని రోజు తీసుకోవడం వలన ఐరన్ లోపం తగ్గి లేడీస్కి బ్లడ్ అది బాగా వస్తుంది అని చెప్పేసి మాకు ఇస్తూ ఉండేవారు ఇంట్లో అలాగే ఇంకా నీ డయాబెటిక్స్ ఉంది మా అమ్మగారికి అలాంటప్పుడు అది తగ్గడానికి షుగర్కి తక్కువ తగ్గించడానికి ఏం చేస్తారంటే గోధుమ నూకతో చేసిన ఉప్మా తినేవారు రైస్ మానేసి మధ్యాహ్నం వాటిలో ఆ ప్లేస్లో గోధుమ నూకతో చేసిన ఉప్మా తినడం కొర్రల జావా కొర్రల కొర్రలతో కాసిన జావా తాగడం వలన త్వరగా షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చేది అనమాట అలాగే ఇంకా ఈ వర్షాకాలంలో తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది జ్వరాలు వస్తూ ఉంటాయి దగ్గు వస్తూ ఉంటుంది ఆ సీజన్గా వచ్చే వ్యాధులు అన్నీ కూడా తగ్గడానికి ఇంట్లోనే మేము హోమ్ రెమెడీస్ అన్ని పాటిస్తామనమాట ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాలు ద్వారా వాటిని తగ్గించుకుంటాం అలాగే